మా తల్లిదండ్రులకు మేము ముగ్గురం నేను మా అన్నయ్యగారు ఇంకా మా అక్కగారు మేము ముగ్గురం ఒకే పోలికతో ఉన్నప్పటికి రూపాలు మాత్రం భిన్నంగా ఉంటాయి మేము ఇప్పుడు కలిసి ఉండడం లేదు మా అన్నగారు వారి జీవనోపాధి కోసం వారి కుటుంబంతో బందర్లో నివసిస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు వారు చదువుకుంటున్నారు అలాగే మా అక్క పేరు అన్నపూర్ణ ఆమె ప్రస్తుతం దుబాయ్లో ఉంటుంది వారికి ముగ్గురు పిల్లలు పెద్ద కుమారుడు కాకినాడలో ఉంటున్నాడు మిగతా ఇద్దరు కుమారులు తణుకులో నివాసం ఉంటున్నారు నాకు ముగ్గురు పిల్లలు ఒక పెద్ద పెద్ద అబ్బాయి హైదరాబాదులో ఉంటున్నాడు మిగతా ఇద్దరు కుమారులు తణుకులో ఉంటున్నారు